తెలుగు సమాజంలో కొన్ని సాధారణ సామెతలు లేదా సాంప్రదాయక సూక్తులు గురించి చాలా ఉన్నాయి సూక్తులు వచ్చేసరికి ఎవరికైనా ఎదుటివారికి ఏదైనా మంచి ఆశించి మంచి చెప్తే దాన్ని సూక్తులు అంటారు సాధారణంగా చాలామంది కొన్ని ఉపయోగించే సూక్తులు వచ్చేసరికి కడుపుబ్బా అంతా తినకూడదు గతం తలుచుకుని బాధపడవద్దు కోపంగా నాలుగు మాటలు కన్నా ప్రేమగా రెండు మాటలు మాట్లాడితే చాలు అని కొన్ని సూక్తులు ఉన్నాయి కడుపుబ్బే అంత తినకూడదు అంటే ఎవరైనా ఏదైనా మనిషి కడుపు పట్టినంతే తినాలి అనేవిధంలో ఈ సూక్తి యూజ్ చేస్తారు గతం తలుచుకుని బాధపడవద్దు అంటే ఎవరికైనా చాలామంది ఏదైనా ఏ మనిషికైనా పాస్ట్ అనేది ఉంటుంది ఆ పాస్ట్ తలుచుకుని ప్రజెంట్ మర్చిపోయి బాధతో ఉండేవాళ్ళని గతం తలుచుకుని బాధపడవద్దు అని ఎదుటి వారికి మంచి మాట చెప్పడానికి ఈ సూక్తులు యూజ్ చేస్తారు అలాగే సామెతలు వచ్చేసరికి ఇల్లు అలకగానే పండుగ కాదు కర్ర విరగదు పాము చావదు చెప్పేవాడు కన్నా వినేవాడు లోకువ పిట్ట కొంచెం కూత ఘనం అనే కొన్ని సాధారణ సామెతలు ఉపయోగిస్తారు పిట్ట కొంచెం కూత ఘనం అని వచ్చేసరికి ఏదై ఎవరైనా చిన్న పిల్లలు కానీ చేసే పెద్ద వాళ్ళ కంటే ఎక్కువ పని చేస్తే వాళ్ళని పిట్ట కొంచెం కూత ఘనం అంటారు చెప్పేవాడు కన్నా వినేవాడు లోకువ అంటే ఎదుటి మనిషి చెప్పింది వినకుండా సరిగ్గా జవాబు ఇవ్వకుండా ఉంటే ఎదుటి మనిషిని చెప్పేవాడు కన్నా వినేవాడు లోకువ అని అంటారు ఇలా తెలుగు సమాజంలో సామెతలను సూక్తుల్ని ఉపయోగిస్తారు